నమస్తే అండి చెప్పండి ఆ చెప్పండి సార్ మొన్నే రాజు వాళ్ళకి ఫస్ట్ యూనిట్ ఎగ్జామ్స్ జరిగాయండి చెప్పారా ఎగ్జామ్స్ రాశారని పోయిన సారితో పోలిస్తే ఈ ఫస్ట్ యూనిట్ మార్కులు చాలా తగ్గిపోయాయి అండి చదివట్లేదండి క్లాస్లో గట్రా అస్సలు ఎవరి మాటా వింటంలేదు పేరెంట్స్ని మిమ్మల్ని ఎలా అయితే ఎదురిస్తున్నాడో మమ్మల్ని టీచర్ని కూడా అలాగే ఎదురిస్తున్నాడు అస్సల పక్క వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నాడు ఎప్పుడు చూడండి గ్రౌండ్లోనే తిరుగుతున్నాడు అస్సలు చదవటం లేదండి ప్రోగ్రెస్ అన్నది బాగా తగ్గిపోయింది కాబట్టి మీరే ఏదైనా ట్యూషన్ లాంటిది పెట్టించాలి అదే చెయ్యండి చదివిస్తున్నామండీ ఎంత చెప్పినా కానీ చెప్పిన మాట అస్సలు వింటంలేదు పెద్దవాళ్ళని ఎదిరించేస్తున్నట్టు మమ్మల్ని కూడా ఎదిరించేస్తున్నాడు టీచర్స్ని కూడా ఎదిరించేస్తున్నాడు ప్రిన్సిపల్ సార్ దగ్గర కూడా తీసుకెళ్ళానండి అయినా కానీ అసలు ఆ పద్ధతి అనేది మార్చుకోవడం లేదు మీరే ఏదో ఒకటి చెయ్యలండి ఇంట్లో చెప్పేదే వింటారు గమ్ముని ఇంట్లో చెప్పేదే వింటారు చాలా సార్లు చెప్పాం సార్ అలా ఉండకూడదు పెద్ద అయిన తరువాత ఇబ్బంది పడతారు అని చెప్పినా కానీ అస్సలు ఎవరి మాటా వింటంలేదు ఆఖరికి తన క్లాసులో ఉన్న అబ్బాయిలు అమ్మాయిలతోనె గొడవ పెట్టుకుంటున్నాడు ఒంటరిగా ఒక బెంచ్లో కూర్చుని ఉంటున్నాడు చిన్న పిల్లలు అందరు భయపడుతున్నారు సార్ వాడిని చూసి మీ వాడితో మాట్లాడాలంటేనే కూడా భయపడుతున్నారు అసలు వాడి పక్కకు ఎవరు చేరట్లేదు

అవును సార్ క్లాస్ చెప్తుంటే కూడా వెనుక నుంచి పేపర్స్ వేస్తున్నాడు టీచర్స్ మీదకి అరవడాలు గట్రా చేస్తున్నాడు చెప్పండి సార్ మీరు కూడాను ఆ మార్కులు బాగా తగ్గాయి సార్ పోయినసారితో కంపేర్ చేసి చూస్తే ఇప్పుడు చాలా బాగా తగ్గిపోయాయి నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఆ పెట్టించాలి సార్ నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఇలా అయితే చాలా ఇబ్బంది పడిపోతారు మళ్ళీ అదే క్లాసులో ఉంచేయాల్సి వస్తుంది సరే సార్ మీరు ట్యూషన్ మాట్లాడండి ఓకే సార్